మా జిల్లాలో ప్రజల రోజువారీగా ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఏంటంటే నండి ఒకటి ఏంటంటే నీటి సమస్య అండి నీళ్ళు ఒక్కొక్కసారి రెండు రోజులకు ఒకసారి కులాయి వస్తూ ఉంటుంది లేకపోతే వస్తే రోజు వచ్చేస్తుంది లేకపోతే వారం రోజులు కూడా ఒకొక్కసారి కులాయి రాని రోజులు కూడా ఉన్నాయండి ఇలాంటి సమయాల్లో ఏంటంటే నీరు బయటికీ వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా కష్టమండి ఎందుకంటే పట్నాలల్లో అలా కుదరదు కదండి ఎక్కడో వాటర్ ప్లాంట్ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టమండి ఇంకొకటి ఏంటంటే దోమల సమస్య అండి ఇంకొకటి ఏంటంటే డ్రైనేజీ సమస్య ఈ డ్రైనేజీ అనేది సరిగా తీయకపోవడం ఈ డ్రైనేజీ తీసిన చెత్త మా రోడ్ల మీదే వదిలేయడం సరిగా వీటిని తీసుకోక తీసుకెళ్ళకపోవడం వీట్లవల్ల ఏంటంటే దోమలు ఎక్కువైపోవడం ఈ జ్వరాలు ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఈ డ్రైనేజీలు ఇదే కాదండి ఒకొక్కసారి మంచినీల్లో కూడా ఈ డ్రైనేజీ నీళ్ళు అనేవి ఏంటంటే కలిసిపోయి ఆ రంగు మారిపోయి వచ్చేస్తున్నాయి అండి ఒకొక్కసారి ఇ ఇది కాకుండా ఏంటంటే ఈ ఈ లోపల ఈ ఎవరికైనా ఈ ఇంకొకటేంటంటే నిరుద్యోగత్వం అండి ఎందుకంటే ఇప్పుడున్న యువతకి నిరుద్యోగం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది అండి వీటీలన్నిటి పరిష్కారం కోసం ఏంటంటే మన నేతలను అడిగితే వాళ్ళు అదిగో చేస్తాము ఇదిగో చేస్తాం అంటారు కాని వాళ్ళు చేయరండి వాళ్ళకి డబ్బు డబ్బు ఇస్తే మాత్రమే చేస్తారండి ఈ స్వచ్ఛమైన నీటి సమస్య ఒకటి నెక్స్ట్ నిరుద్యోగ నిరుద్యోగత్వం అండి ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ కష్టాలు ఇక్కడ ఎందుకంటే ఈ పట్నాల్లో వ్యవసాయం అంటే ఎక్కువ వ్యవసాయం పండించే వారు ఈ పట్నాల్లో ఎక్కువ ఎవరు ఉండరండి ఒకేలా వ్యవసాయ దారకుడు ఇక్కడకు వచ్చి అమ్ముకోవాలంటే తనకి ఒక కేజీ టమాట పది రూపాయలు లేకపోతే ఇరవై రూపాయలు పడుతుంది అనుకోండి అదే ఇక్కడికి వచ్చి దాన్ని అమ్మాలంటే తనకి ఈ మధ్యలో ఉన్న ఈ మధ్యవర్తుల యొక్క